అవును నేను ఏలూరు జిల్లాలో జరిగిన కొన్ని ఆర్ట్స్ ఎగ్జిబిషన్స్ ఎక్స్పోలను సందర్శించాను వాటి గురించి నా అభిప్రాయం అనుభవం మరియు వివరిస్తున్నాను మొదటిగా బుట్ట బొమ్మల ఎగ్జిబిషన్ మరి ఈ ఎగ్జిబిషన్లో ఏలూరు ఎగ్జిబిషన్ ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది మరియు బుట్ట బొమ్మల తయారీదారులు తమ కళాకండాలను ప్రదర్శించారు ఈ బొమ్మలు చాల రంగు రంగులతో ఆకర్షణీయం కావడం నాకు చాలా నచ్చింది అలాగే ఈ బొమ్మల తయారీలో ఉపయోగించే నైపుణ్యం నన్ను ఆశ్చర్యపరిచింది అలాగే రెండవదిగా చిత్రలేఖ ఎగ్జిబిషన్ అనేది మరో గొప్ప ఆకర్షణీయంగా ఉంది అక్కడ ఈ ఎగ్జిబిషన్లో ఏలూరు చెందినటువంటి ప్రముఖ చిత్రాలు చిత్రకారుల చిత్రాలు ప్రదర్శించబడ్డాయి ఈ చిత్రాలు చాలా వైవిధ్యంగా మరి వైవిధ్యం అయినటువంటి అంశాలను చిత్రించారు ఈ చిత్రాలలో కళాత్మకతను నన్ను ఆక ఆకట్టుకుంది అలాగే హస్తకళ ఎక్స్పోలు మరి చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ ఎక్స్పోలో మళ్ళీ ఏలూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి హస్తకళాకారులు తమ కళాఖండాలను ప్రదర్శించారు ఈ ఎక్స్పోలో చెక్క బొమ్మలు బుట్ట బొమ్మలు లేపాక్షి చిత్రాలు ఇతర హస్తకళలు ప్రదర్శించబడ్డాయి ఈ ఎక్స్పోలో ఏలూరు జిల్లా యొక్క సాంస్కృతిక వైవిధ్యతను చూడగలిగాను అలాగే నా అనుభవం చూసుకున్నట్లయితే నేను ఎక్సిబిషన్ ఎక్స్పోలను సందర్శించడం ద్వారా చాలా నేర్చుకున్నాను ఏలూరు జిల్లాలో చాలా ప్రభావంతులు అయినటువంటి ప్రతిభావంతులైన కళాకారులున్నారని తెలుసుకున్నాను ఈ కళాకారులు తమ కళల ద్వారా జిల్లా యొక్క సాంస్కృతిని కాపాడుతున్నారని గ్రహించాను అలాగే భవిష్యత్తులో నేను మరి అక నేను కూడా ఎలాంటి ఎగ్జిబిషన్లు ఎక్స్పోలను సందర్శించాలి అనుకుంటున్నాను ఈ కళాకండాలను చూడడం ద్వారా నా కళాత్మక అభిరుచిని పెంచుకోవాలని భావిస్తున్నాను ఈ ఎక్స్పోల ప్రాముఖ్యత వారి ఎక్స్పోలో కళాకారులకు తమ కళాకండాలను ప్రదర్శించడానికి ఒక మంచి వేదికను అందిస్తాయి మరి అటువంటి స్థలాలను కూడా మనము సిద్ధపరచడం అనేది కూడా మంచి విషయమేండి అంతేకాకుండా ఈ ఎక్స్పోల ద్వారా ప్రజలు కళాకారులను ప్రోత్సహించడానికి అవకాశం కల్పిస్తారు ఈ విధంగా ఏర్పాటు చేసినప్పుడు మనము ఆ విధంగా ప్రోత్సహించినప్పుడు కళాకారులు అనేది మరి వారి యొక్క కలనింకా అభివృద్ధి చేసుకోవడానికి వారికి ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది ఈ ఎక్స్పోల ద్వారా జిల్లా యొక్క సాంస్కృతిని ప్రోత్సహించడానికి కూడా మంచి అవకాశం ఉంది మరి ప్రభుత్వం యొక్క ప్రాముఖ్యత కూడా మరి ఇందులో ఉండాలని కోరుకుంటున్నాము మరి ప్రభుత్వం ఈ ఎక్స్పోలను నిర్వహించడానికి కళాకారులకు సహాయం చేయాలి మరి కావలిసినటువంటి ఏర్పాటులన్నీ సమకూర్చాలి కావలిసినటువంటి ఆ యొక్క మరియు స్టేజీలు లైసెన్సులు మరి అనుమతులు అనేది ప్రభుత్వం వారికి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము అంతే కాకుండా ఎక్స్పోలు గురించి ప్రజలకు అవ అవగాహన కల్పించడానికి ప్రభుత్వం మరి మంచి మంచి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలని మరి కోరుకుంటున్నాను